చదువుకోవడం వలన మనకి క్రమశిక్షణ నేర్పిస్తుంది మనం అనుకునే దాన్ని సాధిస్తాం మన అమ్మా నాన్నలు మనలో ఆశించేవి లక్ష్యంగా పెట్టుకొని వాటిని ఎదుర్కొంటాము ఎన్ని ఇబ్బందులు వచ్చిన లక్ష్యాన్ని సాధించగలిగే పట్టుదల ఉంటుంది మనలో మొదట్లో చదువుకోవాలని ఇష్టం ఉండాలి ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకో చదువుకోడానికి ఇష్టపడకపోయే దాన్ని చదువు విలువ చదువుకుంటే తెలుస్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు మొదట్లో చదువుకోకపోవడం మా ఇంట్లో నన్ను తిట్టడం నాకు చదువు రాదు అసలు ఇంక వేస్ట్ అని అందరు తిట్టేవారు నేను బడికి వెళ్ళే వరకు నాకు పొట్ట కోస్తే ఒక అక్షరం ముక్క కూడా రాకపోయేది నిజంగా ఎవరు ఎంత చెప్పిన నాకు అర్థం కాకపోయేది ఆ తర్వాత నన్ను బడిలో చేరినాక బడిలో నన్ను ఇష్టపడే టీచర్ నన్ను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని

నా ఇష్ట పూర్తిగా చదువుకునే దాన్ని చదువుకుంటే ఒక మంచి పేరుతో ఎదుర్కొంటాము మా తల్లిదండ్రులకు ఒక పేరు మంచి పేరు ఉంటుంది అందరు మనకు విలువ ఇస్తారు మంచిగా చూస్తారు చదువుకుంటే ఏదైన సాధించగలం ఎక్కడికైనా పోతాము ఏదైనా చేయగలుగుతాము చదువును నేర్చుకోవడం ఇష్టపడాలి చదువు సంతోషాన్ని ఇస్తుంది